కరెంట్ వల్ల వచ్చే కొన్ని ప్రమాదాలు ఏంటంటే కరెక్ట్గా ఫ్యూజ్ సెట్ చేయకపోవడం వైర్ల వల్ల వైర్లు ఒకటి ఒకటి అటాచ్ ఉండడం వల్ల కానీ లేదంటే వైర్లు విడిగా ఉండకు ఉండిపోవడం వల్ల కానీ వైరింగ్ సరిగా చేయకపోవడం వల్ల కానీ ఇలాంటి కొన్ని కొన్ని అనుకోకుండా అయిపోతుంటాయి ప్లగ్స్ లేకపోవడం వల్ల వీటి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఓవర్ ఓల్టేజ్ కావడం వల్ల కానీ లేదంటే లో వోల్టేజ్ వల్ల కానీ మనం అనుకోకుండా ఏది పని చేయకపోయినా కానీ ఓవర్ లోడ్ ఓల్టేజ్ వల్ల సడెన్గా ఆనైపోయి వాటంతట అవే కాలిపోయి ఓవ ఓవర్ లోడ్ వల్ల పడడం వల్ల కూడా ఇలాంటి చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి అలాకాకుండా ఉండాలంటే కనుక మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అవి ఏంటంటే మనము పెట్టిన తరువాత ఆ ఫ్యూజ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి తరువాత మనం ఆ వైర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా వాటి వల్ల ఏమైనా డ్యామేజ్ ఉందా లేదంటే మనం ప్లగ్ సరిగ్గా పెట్టామా లేతే కరెక్ట్ ఓల్టేజ్ ఉందా అని చూసుకోవడం ఫస్ట్ మనం ప్రమాదం నుంచి తప్పించుకునే ఫస్ట్ థింగ్ తరువాత వచ్చేసి మనము ఏదైనా ఆన్ చేసుకునేటప్పుడే కానీ మిక్సీ ఆన్ చేయడం కానీ లేదంటే కరెంట్ ఆన్ చేసే ముందు మనం చెప్పులు ధరించి చేయడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయినా చేసినా మనం చెప్పులు ధరించడం వల్ల మనకు తాకదు లేదంటే ఏదైనా ప్లాస్టిక్ దాంతో సరే ఏదైనా ప్లాస్టిక్ మనం చేతికి ధరించైనా సరే మనం కరెంటు వైర్ని ముట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ వస్తుంది అని తెలిసి కూడా మనం చేస్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు ఇలా జరిగి ప్లగ్ లేకుండా వైర్లు పెట్టడం అటువంటివి చేసుకోకుండా మంచిగా దాన్ని మంచిగా అమర్చుకొని ప్లగ్ అమర్చి ప్లగ్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంటుంది అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనకు షార్ట్ తగిలి తగలడం కానీ ఎటువంటి ఫైర్లో మిస్ అయిపోయిన దాన్ని చూడ్డం చేయడం అలాంటివి చూస్తే మనకు చాలా ప్రమాదాలు తగ్గి తగ్గిపోయే అవకాశాలు చాలా ఉంటాయి మీటర్లు చూస్తే పాత మీటర్లు ఉంటాయి పాత మీటర్లు ఉంటే కొత్త మీటర్లు మార్చుకోవడం కానీ లేదంటే మీటర్ల నుంచి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిన చేసే ప్రమాదం ఉన్న మీటర్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం వల్ల కానీ లేదంటే వైర్స్ మనము పైనుంచి వేసే వైర్లు వేసేటప్పుడు చాలా మంచిగా వేసారా లేదా ఆ స్లాబ్లు వేసుకోవడంలో అప్పుడు అయినా సరే చెక్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగు తగ్గుతూ ఉంటాయి అంతేగాని వేసారు మా అయిపోయింది అనుకొని మనం చూసుకోకపోవడంలో చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఏ ఒక్క పని చేసినా సరే మనం కరెంటు వల్ల ఏ ఒక్క పని చేయాలనుకున్నా ఫస్ట్ దాన్ని సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఫస్ట్ మనం చేసే పని అది కాకుండా మనం ఫస్ట్ చేసేద్దాము అనుకుంటే మాత్రం మనకి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయన్నమాట అది జరగకూడదు అనుకుంటే మనం ఏ ఒక్క పని కరెంటు పని చేసినా ఆ పని వల్ల మనం దృష్టిని పెట్టాల్సింది ఉంటుంది ఓవర్ లోడ్ ఇవాళ రేపు షాప్లల్లో ఓవర్ లోడ్ అయిపోయి బాగా డ్యామేజెస్ అవుతున్నాయి చాలా చూస్తున్నాము మనం అవన్నీ కావద్దు అనుకుంటే కనుక మనం అవగాహన ఉంచుకోవాలి ఫస్ట్ కరెంటు కరెక్ట్ ఉందా లేదా లోడ్ సరిపోతుందా లేదా దానికి ఇంకేం అవసరం దానివల్ల మనం ఎన్ని ఇంత పెద్ద షాప్ పెట్టి మనం అవన్నీ మనం షాప్ని చూసుకున్నట్టే కరెంటు కూడా చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఆ కరెంట్ పాస్ అవుతుందా లేదా పాస్ అయితే ఎంత పాస్ అవుతుంది అది కరెక్ట్గానే మీటర్ కోసం మనం పెట్టుకున్నంత దాంట్లో వస్తుందా లేదా మినిమం ఇవాళ రేపు టు ఫేజ్ అంటున్నారు త్రీ ఫేజ్ అంటున్నారు త్రీ ఫేజ్లోకి పోయి టు ఫేస్ పెట్టి టు ఫేజులోకి పోయి త్రీ ఫేజ్ పెట్టేసరికి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అసలు పెట్టిన వైర్ కరెక్ట్గా ఉందా లేదా లేదంటే ఏదైనా ఎలక్ట్రిషన్ అవసరం ఉందా లేదా ఆ ఎలక్ట్రిషన్ చూసిన తరువాత దాన్ని ఉపయోగించడం చాలా మంచిది ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే అది ఎందుకు అయింది అని తెలుసుకోవడం కన్నా ఫస్ట్ ఎలా అయింది మనం ఎలా దాన్ని నిర్మూలించాలి అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆ వైర్స్ ఎక్కడ ఇదైపోయాయి మనము ఒక పని చేస్తున్నాము అంటే కరెంటు పని అసలు అది ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా లేదంటే ఆ వైరు మనం సరిగా పెట్టామా లేదంటే మీటర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ చూసుకోవడం చాలా ముఖ్యమైనవి అతి లోడ్ వేసేసి మ దానికంటే బెస్ట్ అది లోడ్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవడం కూడా అతి ముఖ్యమైన పని ఇవాళ రేపు అసలు తొందరపాటు చాలా జరుగుతుంది జనాలల్లో అలాంటి తొందర లేకుండా ఇది కరెంటు విషయం కాబట్టి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది కరెంటు వస్తుంది పాస్ అవుతుందని తెలిసి కూడా మనమేమి చేస్తాము దబ దబా పోయి పచ్చి చేతులతో ప్లగ్ ఆపేస్తూ ఉంటాము అప్పుడే షార్ట్ సర్క్యూట్ అవుతుంది అలా జరగకూడదు అంటే ఫస్ట్ చేతులు మంచిగా గుడ్డతో తుడుచుకున్న తరువాత ఆ ప్లగ్ వేయడం చాలా మంచిది ఎంత అవసరమంటే చాలా అవసరం మనం చేతులు తుడుచుకోవడమే కానీ చెప్పులు వేసుకొని కరెంటు ముట్టుకోవడమే కానీ లేదంటే ప్లాస్టిక్ వాటితో ఉపయోగించడమే కానీ చాలా చాలా అంటే చాలా బెస్ట్ అది మనము జరిగిన తప్పుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలని చూడకుండా కరెంట్ విషయంలో మనము ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది వాళ్ళ కరెంట్ అది ఊడిపోయి ఉన్నా వస్తుంది కదా అని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాము కొంతమంది ఇళ్ళలో అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ అది చా ప్లగ్ లేకుండానే వైర్లు పెట్టేస్తారు అది ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది పక్కనుంచి అది మనం చూసుకోము చేసేస్తూ ఉంటాము అది కాస్త కరెంటు పాస్ మనకి కరెంట్ షాక్ తగులుతూ ఉంటుంది అలా చేరుకోకుండా మనము అదే ప్లగ్ వేసేసాము అనుకోండి ప్లగ్ వేసి వాడుకుంటే కనుక మనకి ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు చాలా వాడాలి ఉపయోగించాలి మనం మళ్ళీ ఏంటంటే ఇళ్ళలో ఎక్కడంటే అక్కడ ప్లగ్లు పెట్టేస్తారు ప్లగ్లకి వాటికి ఏమీ ఉండదు పిల్లలు ఏమి చేస్తారంటే అందులో చేతులు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం పిల్లలకి అందే అందుబాటులో లేకుండా కొంచెం పైకి మనం అమర్చుకుంటే చాలా మంచిది ప్లగ్స్ ప్లగ్ పాయింట్స్ని పైకి అనీ అమర్చేసి ఆ వైరు వచ్చే వైర్ని మీ పిల్లలకు తాకకుండా చేయకుండా కొంచెం పైనుంచి మనం వైర్స్ తీసుకోవడం వల్ల పిల్లలకి ఎటువంటి బాధలు ఉండవు ఇవాళ రేపు చాలా మంది ఇండ్లలో చూస్తున్నాను నేను పిల్లలను వదిలేస్తారు ప్లగ్లు ఉంటాయి ప్లగ్లకి వాటికి ఏం పెట్టరు వాళ్ళు ఏమి తెచ్చేసి సన్నవి రీసెంట్గా జరిగింది కూడా ఈ విషయం తాళం చేయి తీసుకొచ్చి ఆ ప్లగ్లో పెట్టేసరికి ఆ ప్లగ్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది ఆ బాబాయ్ తన ఆ బాబు చాలా తండ్లాడుతున్నాడు ఇంకా అప్పుడు కట్టెతో ఆ బాబాయ్ చేతిని కొడితే బాబుని చేతులు కొడితే కానీ ఆ బాబు సెట్ కాలేదు అంటే ఇలాంటి జాగ్రత్తలు పాటించలేము మనం కాబట్టి అదే మనం కొంచెం పైనకి ప్లగ్ పాయింట్ పిల్లలకి అందకుండా పెట్టేసి ఆ ప్లగ్స్ అన్నింటిని మంచిగా చూసుకొని మంచిగా అమర్చితే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు పిల్లలకు చాలా దరిదాపుల్లో పిల్లలు దరిదాపులు ఉన్న ప్రాంతంలో ప్లగ్స్ ఎంత ఉండకపోతే అంత మంచిది అంటే కొంచెం పైకి అమర్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇవ్వాళ రేపు మనం కూర్చున్న జాగాలోనే మిక్సీ ఆన్ చేసేద్దాము అనేసి ప్లగ్ క్రింద పెట్టుకోవడం లేదంటే ఈ టీవీ ఆన్ చేసుకొని కూర్చుందాము అనేసి ప్లగ్ కింద పెట్టుకోవడం ఫ్యాన్ మనకు అందుబాటులో ఉండాలని ఇలాంటివి చేస్తూ ఉంటాము పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ పనులన్నీ చేయాలి పిల్లలు ఎంతవరకు ఎంత ఏజ్లో ఉన్నారు మన ఇంట్లో అందుబాటులో ఉన్నాయా లేవా పిల్లలకు అందుబాటులో ఉంటే దాన్ని తీసి ప్లగ్ పాయింట్స్ని పైన పెట్టుకోవడం లేదంటే దానికొక ప్లాస్టర్ వేయడం ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి అప్పుడు కానీ మనం అందరి వల్ల సురక్షితంగా ఉండొచ్చు కరెంట్ వల్ల కరెంటు విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎంత ప్లగ్స్ విషయంలో కానీ బయట పెద్ద పెద్ద షాపుల్లో కానీ లోడ్ ఓవర్ లోడ్ ఉండేది అవన్నీ కొంచెం జాగ్రత్త వహించుకొని చూసుకుంటే కనుక మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావు ప్రమాదాలు జరగవు ఇటువంటి నియమ నిబంధనలతో వెళ్ళాలి మనము ఎంత గవర్నమెంట్ ఎంతైతే మనకు పాస్ చేస్తుందా అంతే దాన్ని మనం యూస్ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి ప్రమాదాలు జరగవు ఒక్క ప్లగ్ ఒక్క కీ వర్త్ అయ్యే దానికి ఒకటే పెట్టాలి కానీ రెండు పెట్టేస్తే కనుక అది కాస్త ప్రాబ్లమే అవుతుంది మనకు అలాంటి పిచ్చి పనులు చేయకుండా మనం గవర్నమెంట్కి సహకరించి మనం గవర్నమెంట్ ఎలా చే ఎలా అయితే మనకు ఇచ్చిందో అంతే దాన్ని మనం ఉపయోగించుకునే అంత వీలుని బట్టి చేసుకుంటే చాలా మంచిది అది అంతే మన ఇల్లు సురక్షితంగా ఉంటుంది మన షాపులు సురక్షితంగా ఉంటాయి మన పిల్లలు సురక్షితంగా ఉంటారు అన్నింటికీ చాలా బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి మనం అనుగుణంగా మనకు నచ్చినట్టు కాకుండా గవర్నమెంట్ ఇచ్చే సలహాలను పాటించి మనం అదే విధంగా మనం వెళ్ళామంటే ముందు కరెంట్ విషయంలో చాలా బాగుపడతాము మన జీవితంలో మనకు ఎప్పుడూ ఎటువంటి ఆటంకాలు రావు